నేమ్స్ ఆఫ్ ద వెహికల్స్ లైక్ రెనోల్ట్ ఎన్కోర్ కార్విన్ గెట్ అవే సెరోవ్ సెడాన్ మారుతి సుజుకి మారుతి ఆల్టో హూండయి క్రేటా హోండా సిటీ

ఆడీ త్రీ టొయొటో క్యాంరీ టొయొటో ఇన్నోవా టొయొటో ఫార్చునర్

హోండా సీ ఆర్ వి